హలో యా హలో ఓకే ఓకే అండి మీరు ఎటువంటి పంట వేశారు అంటే మీ భూమి దిగుబడికి సరిపోతుందా అంటే ఎటువంటి పంట వెయ్యాలని అనుకుంటున్నారు ఇంతకు ముందు మీకు ఏమైనా అనుభవం ఉందా అండి ఇందులో

ఓకే అవునా అండి అయితే మేం మా దగ్గర వచ్చి సన్ఫ్లవర్లోనే ఇంకా మేలు రకం చేసే విత్తనాలను కూడా మేము ప్రజెంట్ అందరికీ ఇస్తున్నామండీ కాకపోతే దానికి విత్తనాలు ఓ సంవత్సరానికి ముందు మేము ఏంటంటే కొన్ని మీరు జనరల్గా సన్ఫ్లవర్ ఇంతకు ముందు వేసాను అంటున్నారు అదొక్కటే ప్రోబ్లేమా ఇంకా విత్తనాలల్లోను అంటే కొన్ని మంచివి కొన్ని రాక ఇలాంటివి ఏమైనా సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా మీకు

మీ ప్రాంతంలో వరి వరి ఎలా ఉంటుందండి అవునా అండి ఓకే అదేనండి మా దాంట్లో అదే చెప్తున్నా కదా మేము కొన్ని కొన్ని అంటే దిగుబడి ఎక్కువ ఇచ్చే విత్తనాలు ఇంకా ఇందులోనే చాలా రకాలున్నాయి నేను అంటే మీరు ఎక్కడండి విజయవాడలోనేనా మాది ఇది విజయవాడ బస్టాండ్ దగ్గర ఉందన్నమాట ఒకసారి మీరు షాపుకి వస్తే కనుక మేము డైరెక్ట్గా అన్ని చూపిస్తాం మీకు సరే అండి థ్యాంక్స్